నమస్కారం అండి అదే అండి ఒక జత బట్టలు ఉన్నాయండి కొంచెం కుట్టాలి అది మా ఫ్రెండ్ పంపించాడు ఇక్కడ కొంచెం బాగా కుడతారు అంటే వచ్చాను అండి నాకు రెడీమేడ్లో తీసుకుంటాను కానీ అండి సరిగ్గా సెట్ అవ్వట్లేదండి నా సైజులు గట్టా కుదరట్లేదు ఇంకా జత తీసుకున్నాను అండి కుడతారేమో అని మాకు అంటే కొంచెం అర్జ్ రెండు రోజులలో ఇంట్లో ఫంక్షన్ ఉంది అండి ఆ ఫంక్షన్కి రెండు రోజులలో కుట్టాలి అండి కొంచెం అంటే చూడండి చూడండి అన్న కొంచెం అంటే ఏమి లేదు మళ్ళీ ఫంక్షన్ ఇంట్లో ఫంక్షన్ కదా ఏమి వేసుకోనట్టే ఉంటుంది అంటే మరి రెడీమేడ్ ఏమో నాకు సెట్ అవ్వట్లేదు చూడన్న కొంచెం మామూలుగా అయితే జత ఎంతన్న ఎంత తీసుకుంటున్నారు ఆరు వందల అన్న అదే అన్నా అదే కో కొంచెం ఎక్స్ట్రా మనీ తీసుకోనైనా కొంచెం ఎలాగోలాగా చేయండి అన్న రెండు రోజులలో

కుదిరే సెవెన్ ఫిఫ్టీకి కుదిరేలాగా చూడండి అన్న ఇంకా ఎయిట్ హండ్రెడ్ అంటున్నారు కదా సెవెన్ సెవెన్ ఫిఫ్టీ చేసుకోండి క్లాత్ తీసుకుంటారా ఇప్పుడు అంటే మోడల్ అంటు ఏమి లేదన్న మామూలుగా ఆపిల్ షర్ట్ ఉంటుంది కదా అన్న షర్టు ఆపిల్ కట్ పెట్టి కొంచెం దానికి తగ్గ బటన్స్ కట్ట పెడితే సరిపోద్ది ప్యాంట్ మాత్రం కొంచెం పెన్సిల్ క పెన్సిల్ కట్లాగా అంటే మరి పట్టేసినలాగా కాకుండా ఫార్మల్లా ఎలా ఉంటుందో అలాగా పెడితే సరిపోద్ది వెనక్ వెనకాల రెండు రెండు జేబులు పెట్టక్కర్లేద్దు వెనకాల ఒక జేబు పెడితే సరిపోద్ది

సరే అన్న అయితే రెండు రోజులలో తి రెండు రోజులలో వచ్చేయన అయిపోద్ది కదా చూడన్న కొంచెం అంటే అవసరం సరే అన్న వెళ్తాను